దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రమైన తెలంగాణ వేల సంవత్సరాల పాటు విస్తరించి ఉన్న గొప్ప మరియు వైవిధ్యభరిత చరిత్రను కలిగి ఉంది దాని ప్రత్యేకత సంస్కృతి మరియు గుర్తింపును రూపొందిస్తుంది రాష్ట్ర వారసత్వానికి దోహదపడిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు బ్రిటిష్ వలస పాలన ఒకటి ఏడు ఐదు ఏడు నుండి ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది సిఈ వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తరువాత ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది నుండి ఒకటి తొమ్మిది నాలుగు ఏడు సిఈ వరకు బ్రిటిష్ రాజు తెలంగాణకు పాశ్చత్య విద్య చట్టం మరియు పాలనను ప్రవేశపెట్టింది స్వాతంత్ర్య ఉద్యమం తెలంగాణ తిరుగుబాటు తెలంగాణ రైతుపాలన సాయుధ పోరాటం అని కూడా పిలవబడే తెలంగాణ తిరుగుబాటు ఒకటి తొమ్మిది నాలుగు ఆరు నుండి ఒకటి తొమ్మిది ఐదు ఒకటి సిఈ వరకు నిజాం పాలన వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు హైదరాబాద్ రాష్ట్ర విలీనత భారత ప్రభుత్వం ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది సిఈలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకుంది దీనితో తెలంగాణ భారత యూనియన్లో విలీనం అయింది తెలంగాణ ఉద్యమం ఒకటి తొమ్మిది ఆరు సున్నాాలలో ప్రారంభమై రెండు వేల పద్నాలుగు సిఈ వరకు కొనసాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసింది చివరికి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సిఈన రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది ఈ సంఘటనలు మరియు కాలాలు తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతి వారసత్వం మరియు గుర్తింపుకు గణనీయంగా దోహదపడ్డాయి దాని భాష సాహిత్యం కళ వాస్తు శిల్పం మరియు సాంప్రదాయాలను రూపొందించాయి